నేను నా మా ఇంటి ఖర్చుల కోసం బడ్జెట్ను ప్లాన్ చేస్తున్నాను అలాగే విద్యుత్ బిల్లుల గురించి కూడా ప్లాన్ చేస్తున్నాను విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పటి కాలంలో విద్యుత్ అనేది మన గృహంలో ఎలాంటి ఫంక్షన్ జరిగినా విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఏ పరిశ్రమలో చూసినా ఆరోగ్య సంక్షేమం పరంగా చూసినా ఇంజనీరింగ్ కంపెనీలలో ఎక్కడ చూసినా అనేది వినోదానికి సంబంధించిన విద్యుత్ అనేది మనం ఉపయోగిస్తూనే ఉంటాం విద్యుత్ కాంతి వేడుకలను చాలా కలర్ఫుల్గా అందిస్తుంది ఇతర రూపంలో మనం విద్యుత్ని యూజ్ చేస్తూనే ఉంటాము మన టీ వీకైనా కానీ టీ వీ పరంగా కానీ రేడియో సినిమాలను విద్యుత్ ద్వారానే మనం చూస్తూ ఉంటాము విద్యుత్ అనేది చాలా ఉపయోగకరం విద్యుత్ కాంతి మనకు వెలుగుని ఇస్తుంది అప్పటి కాలంలో విద్యుత్ లేక చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పటి ఇప్పటి జనరేషన్ వాళ్ళు విద్యుత్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు విద్యుత్ వాడకంని కూడా మనం చూసి ఉపయోగించాలి విద్యుత్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా నష్టాలు ఉన్నాయి అలానే విద్యుత్ వాడకుండా ఉండకూడదని కాదు విద్యుత్ని వాడాలి ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి విద్యుత్ని వాడడం మనకు ఎంత ఇంపార్టెంటో అంతే నష్టాలు కూడా ఉన్నాయి విద్యుత్ ఎక్కువగా వాడడం వల్ల కొన్ని రేడియేషన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి అది గ్రీన్ హౌజ్ గ్యాసులు కూడా రిలీజ్ అవుతాయి గ్రీన్ హౌజ్ గ్యాసులు అనేటివి చాలా డేంజర్ వాటిని మనం గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేయకూడదు విద్యుత్ వాడకం ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు విద్యుత్ యొక్క ఉపయోగాలు ఎలా ఉపయోగిస్తామంటే మనం విద్యుత్ని ఆంగ్లంలో ఎలెక్ట్రిసిటీ అని కూడా అంటారు విద్యుత్ విద్యుత్ బడ్జెట్ను మనం ఎలా ప్లాన్ చేయాలి విద్యుత్ని తక్కువగా వాడడం వల్ల మన మనీ అనేది డబ్బులు అనే బాగా సేవ్ అవుతాయి విద్యుత్ని

కస్టమర్ సర్వీస్ గురించి నేను కనుక్కొని కస్టమర్ వాళ్ళకు ఫోన్ చేశాను అలాగే అలాగే